నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మేము ఒకసారి శ్రీశైలం యాత్రకు వెళ్ళాం అక్కడ నాలుగు రోజులు స్పెండ్ చేసాం గుంటూరు నుంచి శ్రీశైలం బస్సులో వెళ్ళాం అక్కడ రూమ్ తీసుకున్నాం అలాగే మాకు మొక్కులు ఉంటే తీర్చుకున్నాం రోజుకు మూడుసార్లు దర్శనం చేసుకునే వాళ్ళం అక్కడ దగ్గరలో ఉన్న శిఖరం శివాజీ చత్రపతి శివాజీ గారిది సంబంధించిన వా అవి కూడా చూసాం అక్కడ చాలా బాగుంది అక్కడ వెదరే కాదు సీనరీ కూడా చాలా బాగుంది అక్కడ చాలా ప్రదేశాలు తిరిగాం అవి ఏంటి అనేది కూడా నాకు చెప్పడానికి కూడా రావట్లేదు కానీ పాలధార పంచదార అవి చూడడానికి అయితే ఆ మెట్లు దిగలేకపోయాను అసలు అవి అంత కష్టపడి దిగి ఆ వాటర్ టేస్ట్ చేస్తుంటే ఆ వాటర్ పక్కపక్కనే చిన్న జలపాతంలాగా వస్తున్నాయి కానీ ఈ నీళ్ళు టేస్ట్ వేరే ఉన్నాయి ఆ నీళ్ళు టేస్ట్ వేరే ఉన్నాయి అందుకు వాటిని పాలధార పంచదార అంటారంట నేను ఎప్పుడు చూడలేదేమో నాకు చాలా విచిత్రంగా అనిపించింది అలాగే అక్కడ కొన్ని ప్రదేశాలు ఆటో మీద తిరిగి చూసాం అన్నమాట అక్కడ డ్యామ్ దగ్గరికి వెళ్ళాము అబ్బా ఆ డ్యామ్ దగ్గర చూడాలి చాలా బాగుంది అక్కడ పెద్ద కరెంట్ ఆఫీస్ కూడా ఉంది అక్కడ కోతులు ఉన్నాయి మన చేతిలో ఏది ఉన్నా కూడా లాక్కుని వెళ్ళిపోతున్నాయి అలాగే గుడి దగ్గర అన్నప్రసాదం అది కూడా ఉన్నది అక్కడ మేము సత్రంలో రూమ్ తీసుకోవటం వల్ల సత్రంలో భోజనాలు అవి చేసే వాళ్ళం కానీ గుడి దగ్గర దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా చాలా జనం ఉన్నారు అవాల న్యూ ఇయర్ కావటంతో జనం చాలామంది ఉన్నారు అన్నమాట తిరుపతిలో వె వెంకన్న బాబు దర్శనానికి వెయిట్ చేసినంతసేపు వెయిట్ చేయవలసి వచ్చింది అసలు దర్శనానికి చాలా కష్టం అయింది అన్నమాట అలాగే మొత్తానికి ఎలాగైతే కూడా అంత కష్టంలో కూడా రోజుకు మూడుసార్లు దర్శనం చేసుకుని తరించాం ఉన్న నాలుగు రోజులు కూడా చాలా బా సరదాగా ఉన్నాం అలాగే పాతాళగంగకి దిగాం ఆ మెట్లు దిగలేక ఎక్కలేక చాలా అవస్థ పడ్డాను నేను అయితే మా పిల్లలు మా వారు అయితే ఎక్కి దిగేసారు కానీ నా వల్ల అయితే కాలేదు కాళ్ళు నొప్పులతో చాలా బాధపడ్డాను అలాగే ఇంకా అక్క అక్కడ కొంచెం షాపింగ్ కూడా చేసాము చాలా బాగుంది అక్కడ దగ్గరలో సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్లో కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది అక్కడ చెట్లు అవి కూడా చాలా బాగున్నాయి శ్రీశైలం అంతా కూడా నల్లమల అడవులు కదా అబ్బా అడవులలో ప్రయాణం బస్సు వెళ్తుంటే కొంచెం భయం వేసింది కానీ ఎంత ప్రశాంతమైన వాతావరణం అది అలాంటి వాతావరణంలో ఉండాలని ఉంటుంది కానీ మనం భయానికి ఉండలేం అలాగే ఇంకా అక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ దొరికినాయి ఏదో దుంప అది కూడా అక్కడ తింటారంట పంచదార చల్లి స్లైస్లా కోసి పంచదార చల్లి ఇస్తున్నారు అవి తిన్నాం కడుపులో చలవ చేస్తుందని అన్నారు అవి కూడా టేస్ట్ చేసాం చాలా బాగుంది ఇంకా అక్కడ షాపింగ్లు అయితే బయట మనకి దొరికే దానికన్నా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కానీ వెళ్ళాం కదా ఏదో రకంగా షాపింగ్ చేయాలి కదా అని చేసాం అన్నమాట డబ్బులు బాగా ఖర్చు అయినాయి తర్వాత అక్కడన అక్కడ నుంచి కర్నూలు అలంపూర్ జోగులాంబ గుడికి వెళ్ళాం అక్కడ దర్శనాలు చేసుకున్నాం మంత్రాలయం వెళ్ళాం రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నాం అలా అలా అలా మళ్ళీ విజయవాడ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం అలాగే చిన్నకాకాణి పెదకాకాణి అమ్మవార్లు దర్శనం చేసుకున్నాం గు పానకాల స్వామి గుడికి వెళ్ళాము పానకాల స్వామి దర్శనం చేసుకున్నాం పానకాల స్వామి గుడి అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి ఆ పానకం ఎంత పోస్తున్నా కూడా వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు కానీ అది నాకు ముందు అయితే నమ్మలేకపోయాను కానీ నేను రియల్గా చూసేసరికి నేను నమ్మవలసి వచ్చింది అన్నమాట అబ్బా ఇవన్నీ తిరుగుతుంటే మాత్రం చాలా సంతోషంగా అనిపించిందండి డబ్బులు ఖర్చు అయితే అయినాయి కానీ ఒకొక్కసారి అలాంటి ప్రయాణాలు చేయాలి అనిపించింది ఎప్పుడు చూడలేనివి కదండి అలాగే అమరావతి వెళ్ళాము అమరలింగేశ్వర స్వామిని చూసాము అమరేశ్వర స్వామి చూశాము అన్నీ తిరిగి తిరిగి తిరిగి వారం రోజులకి ఇంటికి వచ్చాం అండి చాలా బాగా సరదాగా ఎంజాయ్ చేసాము చాలా బాగా తిరిగాం అన్నీ బాగా చూసాము మంచిగా దర్శనాలు అయినాయి మాకు ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని బాగా జరిగినాయి షాపింగులు కూడా బాగా చేసాం చాలా బాగా జరిగింది మా ప్రయాణం